సార్ నేను ఒక సెల్ బయట వచ్చిందని తీసుకున్నాను దానివల్ల వచ్చేసేసి నాకైతే చాలా ఇష్యూస్ వచ్చనియి ఎందువల్ల అంటే కొన్ని రోజులకు కెమెరా పని చేయలేదు తర్వాత వచ్చేసేసి వాయిస్ కట్ అవుతుంది తర్వాత వచ్చేసేసేసి నాకు వచ్చేసేసి ఆ సెల్లు వల్ల చాలా ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కున్నాను అలాగే మా పక్కింటి వాళ్ళు కూడా నువ్వు తీసుకున్నావు కదా అదే సెల్ మాకు తీసీమన్నారు కానీ నేను దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే బయట వస్తువులు ఎప్పుడు కూడా కొనేటప్పుడు మంచిగానే వాళ్ళు చెప్తారు దానివల్ల మనము తీసుకుంటే మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము ఎందుకంటే నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి పక్కన వాళ్ళకు మటుకు నేను అది సజిషన్ ఇవ్వలేదు దానివల్ల ఏందంటే ఎప్పుడైనా కానీ కంపెనీకి సంబంధించిన వస్తువే మనం కొనుక్కోవాలని నా సుజెషను అలాగే పక్కింటి వాళ్ళకు కూడా అలాగే చెప్పాను అందువల్ల ఎప్పుడైనా కానీ వస్తువు తీసుకునేటప్పుడు మంచి కంపెనీ నుండి తీసుకోవలెను తీసుకోకపోతే ఇలాంటి అజాగ్రత్తలు వల్ల మనం తీసుకునే వస్తువుని ఒక సంవత్సరం వాడి రెండో సంవత్సరంలో మళ్ళీ అదే పెట్టుబడి పెట్టి మళ్ళీ మళ్ళీ సెల్లు కొనుక్కోవాలి అదేదో మంచి మంచిది తీసుకునేటప్పుడు మంచి దే తీసుకుంటే మనం దానివల్ల రెండు సెల్లులు కొనాల్సిన అవసరం ఉండదు దీనివల్ల నాకు తెలిసింది ఏందంటే ఎప్పుడైన కంపెనీ వస్తువే తీసుకోవలెను తీసుకోకపోతే ఇలాంటి డబల్ డబల్ వస్తువు తీసుకోవాలని నా సుజెషన్